నేను నేను తరచుగా టూర్లకు వెళ్తాను ప్రయాణించడం నాకు ఎంతో ఇష్టం నాకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం నాకు మనాలి అంటే చాలా ఇష్టం అక్కడ అందమైన హిమాలయ పర్వతాలు మరియు మంచు కప్పిన పర్వత శ్రేణులు అచ్చటి లోయలు చూపురులను ఆకట్టుకుంటాయి స్కూయింగ్ ట్రెక్కింగ్ పారాలైడింగ్ లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అందుబాటులో ఉంటాయి దేశాలలాగా మంచుతో కప్పబడి ప్రకృతి కనువిందు చేస్తుంది సోలాంగ్ వ్యాలీ రోహతంగ్స్ పాస్ అడింబ దేవాలయం వంటి ప్రదేశాలు ఎంతో ప్రత్యేకం ఎప్పుడూ ప్రయాణించడానికే ఇష్టపడతాను చల్ మంచు కప్పిన అందమైన దృశ్యాలను ఆస్వాదించడానికి వేసవి వేడుని తప్పించి చల్లని వాతావరణంలో ఆనందించడానికి పండుగ సమయల్లో ప్రయాణించడం ఇష్టపడతాను ఎందుకంటే సంస్కృతి వేడుకలు ఉత్సవాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అందువలన నాకు తరచుగా టూర్లకి వెళ్ళడం అంటే ఇష్టం